మన కాకినాడ జిల్లా ప్రాంతంలో వాతావరణం ఎంతగానో ఉంటుంది నీరు అడవులు ఖనిజాలు కాలుష్యం ఏమి లేకుండా జిల్లాలో నీరు వనరులు చాలా మటుకు ఉంటున్నాయి జిల్లాలో బొగ్గు ఉప్పు కూడా అనేకంగా మంచిగా తయారు అవుతున్నాయి ప్రజలకు అతి తక్కువ ధరలకు అంది వస్తున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎంతగానో కాకినాడ జిల్లాను పరిశుభ్రంగా ఉంచుతున్నారు పరిశ్రమలు కూడా శుభ్రం పరుస్తు ఉన్నారు ఉప్పు కూడా నదిలో ఎంతగానో దొరుకుతుంది ఆ నీరు అడవులు కూడా కలుషితం కాకుండా కాకినాడ జిల్లాలో ఎంతగానో వనరులు ఉన్నాయి కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి మంచి సదుపాయాలను కలుగచేస్తు అనేక ప్రాంతాలను కూడా అందంగా ఉంటుంది